హలో అవునండి మా ఇంట్లో కొంచం లీకేజ్ ప్రాబ్లమ్ ఉంది షింక్ దగ్గరేనండి కొంచెం వాటర్ బయటికి వచ్చేస్తున్నాయ్ ఎంతవుతుందండి కాస్ట్ మీరే తీసుకురండి మనీ మేము ఇస్తాము ఎంతవుతుందో మొత్తం చెప్తే పెడతానండి ఎయిట్ హండ్రెడ్ ఆ అండి సిక్స్ హండ్రెడ్ తీసుకోండి అవునులేండి క్వాలిటీ నే కానీ సిక్స్ హండ్రెడ్ తీసుకోండి సరేనండి సరేనండి పైప్ ఒకటి వెయ్యాలండి బయట అంటే ట్యాప్ పోయింది వాటర్ ట్యాప్పు అది కూడా తీసుకురండి మొత్తం ఎంతైతే అంత లాస్ట్ లో చెప్పండి ఇస్తాము ఉండిద్దండి సరేనండి